నృత్యం అన్నది ఒక మానవ జన్మ నుండే ప్రారంభమవుతుంది ఒక చిన్న బాలుడు తనకి తెలియకుండానే ఏదైనా శబ్దం వినిపించినప్పుడు తన శరీర భాగాలను కదిలిస్తూ నవ్వుతూ తలను కూడా ఆడిస్తూ ఆనందించడాన్ని మనం గమనిస్తాము అయితే నృత్యం అన్నది మనకు ఎక్కువగా దేవాలయ సాంప్రదాయాల నుండి ఉద్భవించింది అని భావిస్తూ ఉంటాము నృత్యాన్ని ఒక దైవ కార్యక్రమంగా కూడా మనం భావించడం జరుగుతుంది దైవసన్నిధిలోని శాస్త్రోత్తంగా శాస్త్రీయబద్దంగా గురువు ముందు నృత్యాన్ని నేర్చుకోవడం జరుగుతుంది నృత్యం అన్నది మంచి శారీరక కదలికలతో ఉండడం వల్ల నృత్యం అభ్యసించేవారు మంచి శరీర దృఢత్వంతో మంచి మానసిక ఎదుగుదలతో ఉంటారు నృత్యం మన రామాయణ మహాభారతాలకు సంబంధించిన ఘట్టాలతో ఏర్పరచబడిద్ది అయినందువల్ల మన రామాయణ మహాభారతాలకు సంబంధించిన ఎన్నో విషయాలు కూడా నృత్యం ద్వారా తెలుస్తాయి ముఖ్యంగా నృత్యం చేసేటప్పుడు ఎవరైతే నృత్యం చేస్తుంటారో వారు వారిని మర్చిపోయి ఆనందాన్ని పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది శరీరం అసలు ఏ విధంగా స్పందిస్తుందో అన్న విషయాన్ని కూడా మర్చిపోయి కేవలం మానసిక ఆనందాన్ని పొందుతున్నాననే భావనతో మాత్రమే నృత్య కళాకారులు కానీ సాధారణ నృత్యం చేస్తున్నవారు కానీ నృత్యాన్ని చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు